హలో ఎస్ చెప్పండి అండి నా ఆరోగ్యము ఈ ఈ మధ్య కొంచెము కొంచెం లేజీగాను కొంచెం చికాగ్గా ఉంటుందండి ఈ మధ్య నేను లాస్ట్ సండే తిన్నానండి లా లాస్ట్ సండే యా మేము చికెన్ తిన్నాము సో అప్పట్నుంచి కొంచెము ఆరోగ్యమంటే కొంచెం లేజీగా ఉండడము అండ్ కొంచెం నీరసంగా ఉండడం లాంటివి అనిపిస్తుంది

ఓకే ఓకే ఓకే సార్ ఓకే త్యాంక్ యూ సార్ ఏం లేదు సార్ అంటే అప్పుడప్పుడు అంటే కాళ్ళు చేతులు గుంజడం లాంటివి అవుతుంటాయి సో దానికి కూడా టా ట్యాబ్లెట్స్ వాడుతున్నాను బట్ స్టిల్ అప్పుడప్పుడు వన్ టు డేస్ గ్యాప్ వస్తే కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంటుంది మాకు ఓకే సార్